చెప్పండి

ఏమేమి తీసుకున్నారు చెప్పండి అన్నింటికి కలిపి థర్టీ థౌసండ్ అవుతుంది అండి ఓకే అండి మీరు రెగ్యులర్గా వస్తారు కాబట్టి డిస్కౌంట్ ఇస్తాము చున్నీలతో మొత్తం ఎన్ని తీసుకున్నారు అండి అరవై తీసుకున్నారా చేసుకున్నాం అండి సిక్స్టీ సిక్స్టీ ఇవి పెరిగాయి అండి అప్పుడు వేరే స్టాక్ అండి ఇప్పుడు మరి కొత్తగా వచ్చి అన్ని పెరిగాయి మోడల్స్ మారినాయి అండి ఫిఫ్టీ అన్నా ఇవ్వండి ఫార్టీకి రాదండి అది దాంతో ప్రది వాటికి పెరిగాయండి అన్ని స్టాక్ మారినాయి మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చాయి ఓకే అండి టో ఓకే అండి టోటల్గా ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇవ్వండి థర్టీ ఎయిట్ థౌసండ్ అయింది మరి టెన్ థౌసండ్ ఈ క కుదరదు అండి మరి టెన్ థౌసండ్ అంటే మేము లాస్ అవుతాం అండి ట్వంటీ ఫైవ్ అన్నా ఇవ్వండి మరి టెన్ థౌసండ్ అంటే కష్టం అండి ఫైవ్ థౌసండ్ తగ్గించుకుంటాం ఓకే అండి